హలో సార్ ఎవరు సార్ చెప్పండి సార్

తీసుకుంటాము సార్ ఎలా సార్ ఎలా పర్ మంత్ ఎలా ఉంది ఎంత కట్టడం ఫైవ్ హండ్రెడ్ అన్నా సరే ఏమన్నా అంటే ఏమన్నా అవి మనకు పర్సన్ ఇలా వెళ్ళిపోతే ఎంత వస్తాయి సార్ ఎన్ని సంవత్సరాల చెప్పండి సార్

ఫైవ్ ల్యాక్స్ వస్తాయా సార్

ఎమర్జెన్సీస్ కేసెస్కి వస్తాయా సార్ ఓకే సార్ పర్ మంత్ అంత కట్టడం ఎక్కడ సార్ మీ ఆఫీస్ ఎక్కడుంటుంది సార్ మా ఇంటికొస్తారా సార్ డాకుమె సరే సార్ మాది ఇక్కడ జెండా కాడ సార్ పెద్దపల్లి విశాఖపట్నం జెండా కాడ అవును సార్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జెండా కాడ ఉంటుంది మా ఇల్లు విలేజు తురకపల్లి సార్ ఓకే సార్ మన ఇది మంచిగా ఉంటుందా సార్ మరి కట్టుకుంటే ఓకేనా అది ఫైవ్ హండ్రెడ్ కట్టాలా సార్ అంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ లోపు ఎప్పుడు చనిపోయినా టెన్ ఇయర్స్లోపు ఇప్పుడు మనం కడతాము సార్ ఫైవ్ ఫైవ్ హండ్రెడు ఈ నెల కట్టాము ఆయన నెక్స్ట్ మంత్ స చనిపోతాడు యాక్సిడెంట్ అయ్యి వస్తాయా సార్ ఫైవ్ ల్యాక్స్ ఓకే సార్ మంచిగుంది సార్ ఈ స్కీమ్ తీసుకుంటా సార్ డాక్యుమెంట్స్ పట్టుకుంటా రేపు రండి రేపు రండి సారు ఓకే సార్ తప్పకుండా రండి మర్చిపోకండి మళ్ళీ ఓకే సార్ ఓకే సార్ సార్ హలో థ్యాంక్ యూ సార్